ఈ కుర్తా చూడగానే చాలా బాగా నచ్చింది నా కళ్ళు బాగా ఆకర్షించింది ఇంకా వేరే ఆలోచనలేక దాన్ని తీసుకున్నాను కానీ ఇంత ఇష్టపడి తీసుకున్న ఈ కుర్తా నాకు నీరాశని మిగిల్చింది ఆ కుర్తా ఒకసారి ఉతికిన తర్వాత రంగు పోయింది అది నాకు నచ్చలేదు దానికి చెల్లించిన ధర తగినట్టు కూడా లేదు అనవసరంగా ఎక్కువ ధర పెట్టి డబ్బులు వృధా చేసానని అనిపించింది కుర్తా మెత్తదనం కూడా పోయింది ఒక నెల కూడా అవ్వకుండా దాని డిజైన్ పోవడ పోయింది ఆ కుర్తా కొత్తదనం పోయింది ఎంతో ఆశతో తీసుకున్న ఈ కుర్తా ఇలా ఒక నెలకు పాడైపోవడం నాకు నచ్చలేదు ఇలాంటి వస్త్రాలను ఇంకెప్పుడు తీసుకోకూడదని అనిపించినది ఈ సారి నుంచి బట్టలు కొనుక్కునే ముందు బాగా ఆలోచించి తీసుకోవాలని ఆలోచన జాగ్రత్త నాలో కలిగింది